నాకు ఇష్టమైన పుస్తకం అంటే నేను పుస్తకం పెద్దగా చదవను అంటే నేను అదే కాలేజ్ డేస్లో స్కూల్ డేస్లో ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ పుస్తకాలు చదవడం తప్ప మనకి వేరే పుస్తకాలు ఏమీ తెలీదు కొద్దిరోజులు స్వాతి బుక్ చదువుతున్న దాంట్లో వచ్చి వంట చిట్కాలు అవి వేస్తుంటారు కదా అది ఇష్టము మళ్ళీ మధ్యలో పేజీలో వచ్చేసి కథలు కొన్ని ఉంటాయి అవి బాగుంటాయి తర్వాత వచ్చేసి సినిమా విషయానికొస్తే నేను కామెడీ సినిమాలు ఎక్కువ చూస్తాను తర్వాత రీసెంట్గా ఎఫ్ టు సినిమా వచ్చింది కదా ఎఫ్ టు సినిమా అంటే చాలా ఇష్టము కామెడీ సినిమా అది చాలా బాగుంటుంది ముఖ్యంగా టీవీ షో చెప్పాలంటే సు సుమ అడ్డ అని చెప్పి ఈటీవీలో ఒక షో వేస్తారు అనమాట షో అంటే చాలా ఇష్టము సుమ గారి యాంకరింగ్ చాలా బాగుంటుంది సినిమా సెలబ్రిటీస్ని అంతా పిలిచి ఒక ఫోర్ రౌండ్స్ ఆడతారు మనీ ఎలా విన్ చేస్తారు తర్వాత వచ్చి మధ్యలో వాళ్ళ మూవీ గురించి చెప్పడం కాని మధ్య మధ్యలో ఇది టాస్కులు ఇలా ఇస్తారు కదా సుమ గారు అవన్నీ కొంచెం కామెడీగా చాలా బాగుంటాయి అది అంటే చాలా ఇష్టము సుమ అడ్డ ఆ టీవీ షో అంటే నాకు చాలా ఇష్టము నా అది వచ్చి సాట నాకు తెలిసి వెన్స్డేనో సాటర్డే సండేస్లో వేస్తారు అనుకుంటా సాయంత్రము నైట్ నైన్ థర్టీకి వేస్తారు తొమ్మిదిన్నరకి వేస్తారు చాలా బాగుంటుంది వీక్లీ వన్సే అనుకుంటా అది సాటర్డేనో వెన్స్డేనో నాకు సరిగ్గా గుర్తులేదు ఇప్పుడు చూడట్లే టీవీ చూడట్లేదు నేను యూట్యూబ్లో ఎప్పుడన్నా వీడియో ఎపిసోడ్స్ తీసుకొని చూస్తాను అనమాట అందుకని నాకు కరెక్ట్ టైమింగ్ తెలియదు ఎప్పుడూ అని చెప్పేసి సుమ అడ్డా షో చాలా బాగుంటుంది పుస్తకాల్లో అంటే అదే చెప్పాను కదా స్వాతి బుక్ చాలా ఇష్టము ఇప్పుడు వస్తుందో లేదో కూడా నాకు తెలియట్లేదు స్వాతి బుక్ అప్పుడు వచ్చేది అనమాట మా అమ్మగారు తీసుకుంటా ఉంటుంది మధ్యలో ఆ స్టోరీస్ చదువుతాను మళ్ళీ వంట చిట్కాలు అవి వేస్తుంటారు సినిమా వచ్చేసి ఎఫ్ టు ఇష్టము వెంకటేష్ యాక్టింగ్ చాలా బాగుంటుంది వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ బాగుంటుంది చాలా బాగుంటుంది ఆ సినిమా కామెడీ పిక్చర్స్ నాకు చాలా ఇష్టము మోస్ట్లీ తర్వాత వచ్చేసి రీసెంట్గా ఏం సినిమాకి వెళ్లలేదు వెళ్లాలి అనుకుంటున్నాము కానీ బాబుకు బాలేదు అని చెప్పేసి సినిమాకి వెళ్లలేదు షో అంటే సుమ అడ్డ షో అంటే నాకు చాలా ఇష్టం అండి